నమస్తే అండి కిషోర్ రెసిడెన్సీనా అండి అదే సర్ నేను రీసెంట్ గానే ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చాను సార్ ఏంటంటే ఇప్పుడు మేము నేను ఉండేది స్టే అయితే హైదరాబాద్లో సార్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఆంధ్రకి విజిట్ చేయాలనుకుంటున్నాము సార్ అంటే ఆంధ్రాని చూడాలనుకుంటున్నాము సో ఏంటి సార్ సార్ టోటల్గా అయితే మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్స్ ఉంటాం సార్ అవును సార్ సార్ అంటే మేము మాకు కాకినాడలో మా రిలేటివ్స్ అన్న వాళ్ళు ఉన్నారు సార్ సో అందుకని చెప్పి మేము కాకినాడకు వచ్చేస్తాము సార్ మీరు కాకినాడ నుంచి మా మాది ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ అవును సార్ అంటే మేము ఇంకొక టు డేస్లో కాకినాడ రావడం జరుగుతాది సార్ అంటే రేపు ఈవినింగ్ మేము బయలుదేరుతున్నాం సార్ కాకినాడకి అవును సార్ ట్వంటీ టు నుంచి పే మా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతాది సార్ సార్ అంటే ట్వంటీ టు నుంచి కాదు సార్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేయండి సార్ ఎందుకంటే వన్ డే మేము కాకినాడలో స్టే చేద్దాం అనుకుంటున్నాం సార్ అవును సార్ ఓకే సర్ అంటే మాకు ఫేమస్ యాక్టివిటీ ప్లేసెస్ ఉంటే మేమేం యాక్టివిటీస్ చేయగలము ఆంధ్రప్రదేశ్కి వస్తే అది కూడా మీరు మాకు చెప్పాలి సార్ అది కూడా మీరు మాకు చేయించాల్సిన యాక్టివిటీస్ గట్టా ఏమన్నా ఉంటే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మేము ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ డేస్ అలా ఉంటాం సార్ ట్వంటీ డేస్ అంటే ట్వంటీ డేస్ మొత్తం షెడ్యూల్ చేయకండి సార్ అంటే అందులో ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా షెడ్యూల్ చేయండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మొత్తం టోటల్ అమౌంట్ కూడా ఎంత అవుతుందో ఒకసారి చెప్పండి సార్ మాకు చెప్పండి సార్ ఎస్టిమేట్ ఎస్టిమేషన్ చేసి ఎంత అవుతుందో చెప్పగలరా సార్ మాకు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ మాకు ఒకసారి డీటెయిల్స్ పెట్టండి సార్ ఓకే సర్ సర్ మాకు డీటెయిల్స్ అనేది పెట్టండి సార్ మాకు కంపల్సరీగా అనేది డీటెయిల్స్ అనేవి కావాలి సార్ అంటే ఏ రోజు ఏమి అనేది మాకు ఈ డీటెయిల్స్ కంపల్సరీగా కావాలి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థాంక్యూ సర్ థాంక్యూ